గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గ్యాస్ బుక్ చేసాము సార్ బిజీలో పడి గ్యాస్ ఎప్పుడొస్తుందో మరచిపోయాము ఒకసారి గ్యాస్ నెంబర్ చెప్తాము చెక్ చేసుకొని చెప్పండి సార్ రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్ గ్యాస్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చి నాలుగు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సార్ ఒకసారి చెక్ చేయండి సార్ గ్యాస్ ఎప్పుడు వ స్తుందో మర్చిపోయాము సార్ బిజీలో పడి ఒకసారి చెక్ చేసి చెప్పండి సార్